హలో హలో చెప్పండి అవునువును ఉన్నాయి పైనాపిల్ చాక్లెట్ బటర్స్కాచ్ వెన్నెలా ఉంది వన్ కేజీ వచ్చేసి చాక్లెట్ అయితే సిక్స్ హండ్రెడ్ అవుతుంది కూల్ కేక్ ఆ నార్మల్ కేక్ ఆ కూల్ కేక్ అయితే సెవెన్ హండ్రెడ్ అవుతుంది చాక్లెట్ ఫ్లేవర్ కేజీ

బ్లాక్ ఫారెస్ట్ లేదు ఇక్కడ అవైలబుల్ లేదు అది వన్ కేజీనా ఓకే నేమ్ చెప్పండి ఓకే నేమ్ శ్రీవాణి శ్రీనిజ ఓకే ఏ టైంకి కావాలి మీకు డేట్ నైట్ నైన్ ఓ క్లాకా అంటే మీరు వచ్చి తీసుకెళ్తే డెలివరీ ఛార్జెస్ పడవు మమోస్తే డెలివరీ ఛార్జెస్ పడతాయి అంటే ఇప్పుడు మీరు బేకరీ నుంచి మీ హోమ్ ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందా ఫిఫ్టీ రూపీస్ అవుతాయి అండి డెలివరీ ఛార్జస్ ఓకే ఇప్పుడు బిల్ థౌజండ్ రూపీస్ అయితది విత్ క్యాండిల్తో స్రే షార్ట్స్ ఏమైనా కావాలండి స్ప్రే కావాలా స్ప్రే అయితే టూ హండ్రెడ్ అవుతుందండి మొత్తం ఓకే నేమ్ క్రీమీదా అండి ఒకేషన్ నుండి బర్త్డే ఫంక్షన్ ఏనా అంటే డేట్ చెప్పలేదు మీరు డేట్ ఒక టూ డేస్ తర్వాత ఓకేనా రేపే కావాలా రేపు నైన్ పిఎం ఆ ఓకే వన్ కేజీ చాక్లేట్ ఫ్లేవర్ ఓకే విత్ స్ప్రే అండ్ ఓకే క్యాండిల్ ఓకే అండి